మొబైల్ షాప్ నుంచి మాట్లాడుతున్నారా అండి నిన్న నిన్న బయట నుంచి వచ్చినప్పుడు నా ఫోను బాటిల్లో అది బకెట్లో పడిందండి మాది రెడ్మీ నోట్ ఎయిట్ ఫోన్ అండి నాలుగు సంవత్సరాలు అవుతుందండి అవునండి లేదు లేదు మొత్తానికే పడ్డదండి మొత్తం పడ్డాయి రెండు నిమిషాల దాకా అది లోపలనే ఉందండి లేదండి అసలు ఉన్నా లేనట్టే అది ఏం అవడంలేవండి చేసినాము అండి ఛార్జింగ్ పెట్టినా బియ్యం లోపల కూడా పెట్టినాము అండి ఎంతవుతుంది అండి ఒక మినిమం అమౌంట్ చెప్తారా అండి అవునండి అడ్రస్ ఎంటండి మీ షాపు మీ షాపు అడ్రస్ ఏంటి అండి అవును అండి టైమింగ్స్ అండి

ఓకే అండి సరే థ్యాంక్ యూ అండి